మా ఇంట్లో విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది మేము జనరేటర్లని వాడుకొని విద్యుత్ వినియోగాన్ని కొనసాగించిన కూడా డీజిల్ ఖర్చు చాలా ఎక్కువగా ఉన్న కారణం చేత మేము దానిని మెయింటైన్ చేయలేకపోతున్నాము దయచేసి మాకు విద్యుత్ వినియోగంలో పొదుపును పాటించే విధంగా ఏదైనా ఒక సలహా ఇప్పించగలరా అని అడుగుతున్నాము సోలార్ ప్యాన్లకు సంబంధించి ఏమైనా కంపెనీలు అవి ఉంటే దానికి సంబంధించిన తగు సమాచారం మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము మా ఇంట్లో రెండు అంతస్తుల భవనం ఉన్నందున దాంట్లో విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది దాని భారాన్ని మేము భరించలేక ఉన్నాము దానికి సంబంధించి సోలార్ ప్యానల్కి సంబంధించి ఏదైనా సమాచారాన్ని మాకు అందించగలరు అని ఆశిస్తున్నాము దానికి సంబంధించి కంపెనీని మేము ఎలా అప్రోచ్ అవ్వాలి అన్న విషయం మాకు పూర్తిగా తెలియదు దయచేసి మాకు దాని గురించి సమాచారాన్ని కానీ దాన్ని ఎలా వినియోగించాలని కానీ దానికి దానికి సంబంధించిన పూర్తి సమాచారం మాకు కంపెనీ వారి ద్వారా అందించగలుగుతారు అని ఆశిస్తున్నాము ఈ విషయాన్ని విన్నవించుకుంటున్నాము మాకు విద్యుత్ వినియోగం వల్ల కొన్ని కొన్ని సార్లు పవర్ షార్టేజ్ కూడా వచ్చి మేము కరెంట్ను కరెంట్ వినియోగంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది దయ ఉంచి మీరు మాకు ఏదో ఒక సహాయాన్ని సోలార్ ప్యానల్ ద్వారా దాన్ని మేము పరిష్కరించుకోవాలి అనుకుంటున్నము దయచేసి మీరు ఎప్పుడు మాకు మేము కంపెనీ ద్వారా మేము సోలార్ కంపెనీ ద్వారా మిమ్మల్ని కలుసుకొని మా సమస్యను విన్నవించుకొని విన్న సమస్య మా ఇంటికి ఆ సోలార్ కనెక్షను ఇప్పించు మేము పెట్టుకోవాలి అనుకుంటున్నాము దానికి సంబంధించి మేము దీనివల్ల విద్యుత్వ విద్యుత్ వినియోగం వల్ల సో అయ్యే ఖర్చును సోలార్ వినియోగించడం ద్వారా మేము తగ్గించుకోవాలి అనుకుంటున్నాము దానికి సంబంధించిన కొద్దిమేరకు సహాయాన్ని మాకు అందించగలరు అని ఆశిస్తున్నాము వివరాలు దానికి సంబంధించిన వివరాలను దాని దానికి సంబంధించిన మెయింటనెన్స్ ఖర్చు ఎంత అవుతుందో దయచేసి మాకు చెప్తే మేము దానిని బట్టి మేము దానికి సంబంధించిన సామాగ్రిని దానికి సంబంధించిన ఖర్చును మేము సమకూర్చుకుని తద్వారా మీ ద్వారా ఆ లబ్ధిని మేము పొందాలి అనుకుంటున్నాము దయచేసి మాకు కరెంటు వినియోగంలో ఎటువంటి లోటు లేకుండా మేము సంపూర్తిగా సోలార్ వినియోగాన్ని వినియోగించుకుని మేము ఆ సోలార్ సిస్టం ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందాలి అని ఆశిస్తున్నాము గుర్తుపెట్టుకుని మాకు సహకరిస్తారు అని ఆశిస్తున్నాము